హలో చెప్పండి అవునండి ఏసీ మెకానికేనండి అవునా సార్ ఎప్పుడు ఎప్పటినుంచి సార్ అవునా వన్ ఇయర్ అయ్ కంప్లీట్ అయ్యిందా సార్ ఏసీ కొని మీరు అవునా సార్ సార్ ఓకే సార్ మనకి వన్ ఇయర్ వరకైతే ఏ ప్రాబ్లం ఉండదు సార్ వన్ ఇయర్ తరువాత ఏంటంటే మనం అప్పుడప్పుడు చెక్ చెయ్యింకుంటూ ఉండాలి

చెప్పండి సార్

ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ మేము మీ ప్రాబ్లంని త్వరగా త్వరగా సాల్వ్ సాల్వ్ చేస్తాము సార్ ఓకే సార్ ఇబ్బందేమీ అవసరం లేదు సార్ త్వరగానే క్లియర్ చేసేస్తాము సార్ థ్యాంక్ యూ సార్ ఇన్ఫామ్ చేసినందుకు ఓ ఓకే సార్